స్విగ్గియేనా మాట్లాడుతుంది అదేనండి నేను ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ చేశాను కదా అమెరికా రెస్టారెంట్ ఆ అవునండి అదే ఫుడ్ ఆర్డర్ చేశాను ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాను ఇంకా రాలేదు ఏమి అని ఫోన్ చేశాను ఆ అవునండి చాలా సేపు నుంచి ఎదురుచూస్తున్నాను ఇంకా రావట్లేదు టైం పడుతుందా ఏమైనా మీరు తీసుకురావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది అండి మా అడ్రస్ తెలుసా అండి మీకు మా అడ్రస్ ఆదర్శ్ నగర్ కృష్ణ స్కూల్ ఎదురుగా వసంత విహార్ అండి

అదే లిఫ్ట్ లిఫ్ట్ ఎక్కినాక సెకండ్ ఫ్లోర్కి వచ్చి రూమ్ నెంబర్ టూ నాట్ త్రీ అండి ఆ అవునండి కొంచెం ఫాస్ట్గా రండి ఇంకా ఎంత టైం పడుతుంది మీరు రావడానికి మా అడ్రస్కి ఇంకా ఎంత టైం పడతుంది అండి రావడానికి ఫైవ్ మినిట్స్ ఆ ఆ సరే అండి కొంచెం ఫాస్ట్గా వచ్చేయండి థ్యాంక్ యూ అండి